నమస్తే అండి కస్టమర్ సర్వీసా అండి అవునండి నా కార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తారా అండి అందులో ట్వంటీ ఐటమ్స్ ఉన్నాయండి నాలుగు మూడు ఏడు పన్నెండు ఆ సీరియల్ నెంబర్లోని ఐటమ్స్ తీసుకోలేదండి దయచేసి వాటిని అట్లా రిమూవ్ చేస్తారా రిఫరెన్స్ నెంబరా అండి చెప్తానండి ఎస్ డబ్ల్యూ ఐ జీ జీ

త్రీ టూ సిక్స్

అదేనండి చెప్పండి అవునండి అవునండి ఇప్పుడు చెప్పిన సీరియల్ నెంబర్ మాత్రం రిమూవ్ చేయండి లేదండి తీసుకోలేదండి సరేనండి వాటిని మాత్రం చేయండి చాలు మిగిలినవి ఆల్రెడీ నేను తీసుకున్నాను ఓకేనా అండి క్లియరా అండి ఓకే థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ అండి